యాభై ఏడు నూట యాభై ఎనిమిది ఆరు వేల ఏడు వందల నలభై ఆరు ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై మూడు ఒక లక్ష డెబ్భై ఆరు వేలు